తెలుగు భాష అనేది చాలా వెనుకబడి పోతుంది దీని వల్ల ఏంటంటే ప్రతి విద్యార్థి కాని ప్రతి పేరెంట్ కాని ఇలాంటి వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు ఇంగ్లీషే ఉండాలి ఆంగ్ల భాషే ఉండాలి ఆంగ్లంలో మాట్లాడితేనే మంచిది అని అనుకుంటున్నారు దీన్ని మన సమాజానికి చాలా తొందరగా మనం అవేర్నెస్ అనేది పెంచాలి ఎందుకంటే ఇది తెలుగు భాష ఎప్పుడైతే వెనకబడి పోయిందో మన దేశం కూడా వెనబడిపోయినట్టే ఎందుకంటే మన మాతృభాష మనం మర్చిపోతే రేపు పొద్దున మనం భారతదేశంలో ఎలా ఉంటాం చెప్పండి అలానే ఎలా అంటే ఇప్పుడు మనం ప్రతీది ప్రతీది ఇప్పుడు ఫారన్ కల్చర్ ఎక్కువచ్చేసింది మన ఇండియన్ కల్చర్ తగ్గిపోయింది ఇలాంటి వాటిల్లో అవేర్నెస్ మాత్రం మనం పిల్లల్లో ఇవ్వాలి ఎలానే మనం ఇంకెలా అంటే పిల్లల్లో కాకుండా అలానే వాళ్ళ తల్లిదండ్రుల్లో కూడా మనం చెప్పాలి ఎందుకంటే తల్లిదండ్రులు ఏంటి చూసిందే నమ్మేస్తున్నారు అదే నిజం అనుకుంట్నారు తెలుగు భాష కూడా మనకి చాలా ముఖ్యం మనం ఇక్కడ అంతా ఉంటున్నాము మనకి మన తెలుగు భాష కూడా మన మద మాతృభాష కూడా మనకు చాలా ముఖ్యం ఇది ఈ విషయాల్లో కొంచం మనం పిల్లల్లో పేరెంట్స్లో అవేర్నెస్ అనేది కొంచం పెంచాలి